హలో చెప్పండి మా ఎవరమ్మా మాట్లాడేది చెప్పండమ్మా ఓకే అవునమ్మా మీకు ఇంజినీరింగు అయితే ఇంజినీరింగు చదవచ్చమ్మా మీరు ఇంజినీరింగు కోర్స్ తీసుకుని మీకు రిలేటెడ్గా ఆ కోర్స్ అయితే అవి అయితే మీకు కంఫర్ట్బుల్గా ఉంటుంది ముందు చెప్పాలంటే మొదటిగా మెడిసిన్ వస్తుంది అన్నమాట సెకండు ఇంజినీరింగు మళ్ళీ మ్యాథమెటిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుందమ్మా అందులో రెండో మూడోది ఏమిటంటే ఇంజినీరింగ్ అమ్మా అవి ఇంజినీరింగ్ తీసుకుంటే దాంట్లో డియుడిఓ సిఎస్ఐఆర్ బెల్లు అనేది ఉం ఉంటుంది అన్నమాట ఈ మూడు ఒక పార్ట్ వస్తుందన్నమాట ఈ మూడు ఒక కోర్సు వస్తుందన్నమాట అందులో ముఖ్యంగా దాంట్లో మీరు డియుడిఓ తీసుకుంటే మెడిసిన్ మెడిసిన్లో మీరు కోర్సులో మీరు చదవచ్చమ్మా

అలాగేనమ్మా మీకు దానికి సరిపడే మీకు ఏమైతే దానికి అవసరమైన వస్తువులు కానీ అన్నీ అక్కడ కంఫర్టబుల్గా ఉందమ్మా మాకు కాలేజీలో అక్కడ ఎక్కడైతే స్విమ్స్ స్విమ్స్ యూనివ స్విమ్స్ కాలేజీ అమ్మా ప్లేస్ తిరుపతిలో ఉందమ్మా అక్కడ కానీ మేం నీకు సీటు తీసిస్తామమ్మా మెడిసిన్ కా మెడిసిన్ కాబట్టి అక్కడ మెడిసిన్ అక్కడ ఫుల్గా ఓకేనమ్మా మీకు కంఫర్టబులా మీకు తిరుపతిలో చేరడానికి స్విమ్స్ కాలేజీలో చేరడానికి మెడిసిన్ అమ్మా అవి ఓకే అమ్మా అలాగేనమ్మా ధన్యవాదాలమ్మా